నేను స్కూల్ డేస్ లో ఎక్కువగా సైన్స్ చదువుతూ ఉండేదాన్ని ఎందుకంటే సైన్స్ లో జువాలజీ అంటే ఇంకా ఎక్కువగా చదివేదాన్ని జువాలజీ అంటే నాకు చాలా ఇష్టం నేను ఎక్కువగా జువాలజీ యే చదివే దాన్ని మా స్కూల్ ఫంక్షన్స్ లో ఏదైనా సబ్జెక్ట్ గురించి స్పీచ్ ఇవ్వమన్నా నేను జువాలజీ గురించే ఇచ్చేదాన్ని అది ఎందుకంటే మన బాడీ పార్ట్స్ గురించి ఉండేది బాడీ పార్ట్స్ ఏది ఎలాగో పనిచేస్తుంది ఉపయోగపడుతుందో కూడా అందులో ఉండేది అందుకే నాకు ఇష్టం నా గురించి నాకు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం అందుకే నేను ఎక్కువగా జువాలజీ అనేది చదివేదాన్ని